అవునండి అవునండి చికెన్ నైన్టీ సిక్స్ మా ప్రత్యేకత ప్రస్తుతం అయితే లేదండి ఎందుకంటే సమయం అయిపోయింది కదా మేము కూడా షా మేము కూడా మా రెస్టారెంట్ని క్లోజ్ చేసే టైం అయ్యింది కానీ మీరంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చేయించడానికి నేను ప్రత్యేకంగా చేయించి మీకు ఇవ్వగలను కానీ దాన్ అది చేయడానికి టైం పడుతుంది మీరు దానికి సరేనంటే అయితేనండి మా రెస్టారెంట్లో చికెన్ సిక్ నైన్టీ సిక్సే ఫేమస్ అదే ఎక్కువ ఫేమస్ కానీ దానితోపాాటు ఇంకా బిర్యానీ కూడా ఎగ్ బిర్యానీ కూడా ఫేమస్ రొయ్యల బిర్యానీ కూడా ఫేమస్ మీరు కావాలంటే ఒకసారి మా రొయ్యల బిర్యానీ కూడా ప్ర ఒకసారి ప్రయత్నించచ్చు సరేనండి ఎంత మందికి ఇవ్వాలండి సరేనండి బిర్యానీ అంటేనే మామూలుగానే మేము కాగ చెప్పండి ప్రస్తుతానికైతే ఆన్లైన్ డెలివరీస్ ఏమీ లేవండి అవకాశం లేదు మీరు మా రెస్టారెంట్ ప్రత్యేకత తెలుసుకుని చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి మీ విన్నపాన్ని మేము కన్సిడర్ చేసి మీకు మేము తప్పకుండా ఆన్లైన్ డెలివరీ చేయడానికి కూడా ప్రయత్నిస్తామండి లేదండి అనంతపూరే కాకుండా ఇంకా వేరే జిల్లాలలో కూడా ఉన్నాయి కానీ మా ప్రత్యేకత అనంతపూరేనండి మా మొదటి రెస్టారెంట్ గార్ళికా రెస్టారెంట్ అనంతపూర్లోనే మొదలుపెట్టాము మాకు మా ప్రత్యేకత కబాబ్స్లో కూడా ఉన్నాయండి చికెన్ కబాబు ఉంది మటన్ కీమా ఉంది మీరు అది కూడా ఒకసారి రుచి చూడవచ్చు మా ప్రత్యేకత అంటే ఇవేనండి వీటితో పాటు మాంసాహారంతో పాటు శాకాాహారాలు కూడా ఉన్నాయి ఒకవేళ మీరు శాకాహారం తినగలను అంటే మేము అవి కూడా మీకు ఇవ్వగలమండి సరేనండి మీకు కావలకిినవి నేను మీకు ఒక హాఫ్ ఆన్ అవర్ ఒక ముప్పై నిమిషాలు పడుతుందండి ముప్పై నిమిషాలల్లో మీకున్నీ మీరు కోరిన మీరు కోరినవన్నీ మేము మీకు ముప్పై నిమిషాలలో మీకు ఇవ్వగలం ధన్యవాదాలండి